స్పీక్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ వైకీల్స్ కారు సైకిల్ స్కూటీ బైక్ ఎఫ్ జెడ్ బైక్ పల్సర్ బైక్ లారీ టాక్టర్ గ్లామర్ బైక్ ఆటో హీరో బైక్ బులెట్ బైక్ మారుతీ కారు టనెక్స్ కారు డీ ఎం డబ్ల్యూ కారు టిప్పర్ జే సీ బీ మారుతీ సుజీకిీ కార్ మహేష్ టాక్టర్స్